మా ఊరిలో పెద్ద గ్రంథాలయం ఉంది అందులో అనేక విషయాలకు సంబంధించిన పుస్తకాలు కథల పుస్తకాలు స్వతంత్ర యోధులకు జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన పుస్తకాలు వారి జీవిత చరిత్ర పుస్తకాలు ఇంకా భయానకమైన కథల పుస్తకాలు చాలా ఉన్నాయి అందులో వ్యాపారానికి సంబంధించిన పుస్తకాలు చాలా ఉన్నాయి మన జీవితానికి సంబంధించి మనం భవిష్యత్తులో ఎ ఎలా ఉండాలనుకుంటాము ఉండాలి అనుకుంటున్నామో ఏం సం సాధించాలి అనుకుంటున్నాము మన లక్ష్యాలు ఏమిటో తెలుసుకోవడానికి చాలా పుస్తకాలు మా గ్రంధాలయంలో ఉన్నాయి నాకు బాగా ఇష్టమైన గ్రం బాగా ఇష్టమైన పుస్తకాలు స్వ స్వతంత్ర యోధుల స్వతంత్ర యోధుల జీవిత చరిత్ర పుస్తకాలు భయానకమైన కథల పుస్తకాలు అంటే చాలా ఇష్టం అవి మా అవి చదవడానికి నేను ఎక్కువగా ఇష్టపడతాను మా గ్రంథాలయానికి తరచుగా దానికోసమే ఆ పుస్తకాలు చదవడం కోసం గ్రంథాలయానికి తరచుగా వెళ్తా